ఒక ఫైవ్ జీబీ మోడెల్లో ఇప్పుడు అదే న్యూ మోడెల్ మొబైలు కావాలండి ఒక ట్వెంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్లో

ఓకే ఓకే ఇంకేం

ఎంత పడుతుందండి ఇది ఫోన్ కాస్టు

ఓకే అండి ఓకే

థర్టీ త్రీయా ఓకే అండి ఓకే అయితే ఇదే తీసుకుంటానులెండి

ఓకే అండి ఓకే వద్దులెండి ఇదే తీసేసుకుంటాను ఒకే మోడల్ ఎల్జీ

అది అవే ఇచ్చేయండి ఓకే